చెప్పండి ఏం కావాలండీ రెడీగా ఉంది రండి మేడం చూడండి ఇవేమో పులసలు ఇవేమో బొచ్చెలు ఇవేమో బంగారు తీగలు ఇవేమో శీలావతి ఇవిగోండి పులసలు ఇవే పులస చాలా రేటమ్మ

ఒక పులస మూడు వేలమ్మా ఇది కేజీకి ఎన్ని తూగుతాయో చూసి దాని బట్టి ఇస్తామమ్మా చెప్పమ్మా ఏం కావాలమ్మా ఇంకా టైగర్ రొయ్యలు కావాలమ్మా ఇదిగో చూసుకో ఇప్పుడే తీసుకొచ్చాము ఇవి బాగుంటాయమ్మా రొయ్య సైజు కూడా చూసారా ఎంత పెద్దగుందో బిర్యానీ వండుకుంటే చాలా బాగుంటుంది

పీతలేనమ్మా గుడ్డు పీతలున్నాయి మంచి పీతలున్నాయి ఏం పీతలు కావాలి అలాగేనమ్మా మరన్నీ రేటు మరి మీరు దూరం నుంచి వచ్చారు రేటు బాగుంటదమ్మ బాగా ఇస్తామమ్మా మేము

కేజీ సరిపోతాయా అమ్మ రొయ్యలు ఇంకో కేజీ తీస్కోపోయారా ఓకే పదిహేనొందలు రొయ్యలేమో కేజీ ఒక వెయ్యి రూపాయలమ్మా మరి కేజీ అంటే అంటే టైగర్ రొయ్యలు పెద్దవి కదా మరి పెద్దవి లేదమ్మా పీతల్లో తగ్గిద్దాంలే ఒక కావాలంటే పీతల్లో ఆల్రెడీ తగ్గాను పీతలు కేజీ వచ్చి తొమ్మిదొందలు పైనే మేము కొన్నదే అంతకొంటాము సరే అండీ ఇవి ఓకే కేజీ అవి ఒక కేజీ అవి ఒక కేజీ విడిగా కట్టమన్నావు కదా కట్టేస్తాము సరేనమ్మా అయితే సరే